నాకు తెలిసిన కొన్ని స్టార్లు పేర్లు మెగాస్టార్ పవర్ స్టార్ రియల్ స్టార్ న్యాచురల్ స్టార్ రెబల్ స్టార్ స్టైలిష్ స్టార్ సూపర్ స్టార్ యంగ్ రెబెల్ స్టార్ నటసామ్రాట్ విక్టరీ నటకిరీట డైలాగ్ కింగ్ యంగ్ మెగా పవర్ స్టార్ దళపతి తలైవా యారన్ లోలోవైన్